ఉంటాయి అండి మొత్తం మీకు ఏమేమి కావాలో చెప్ టెస్ట్ టెక్స్ట్ బుక్కులు ఉంటాయి మె నోట్సులు ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి మీకు నోట్సులో బాగా ప్యూర్ వైట్ ఉంటాయి అండి క్వాలిటీ ఉంటాయి తక్కువలో ఉంటే బాగా తక్కువలో కూడా ఉంటాయి మీకు చూసే ఇస్తాము అండి రేట్లేం ఎక్కువ చెప్పము ఇక్కడ తణుకులో అన్నింటి మీద ఇక్కడే తక్కువకి దొరుకుతాయి అండి హోల్సేల్ షాప్ అండి ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ అన్నా ఇక్కడ దొరుకుతుంది మీకు మీరేం కావాలో చెప్తే మేము తీస్తాము అండి అది తెల్లటి పొడుగు బుక్కేమో బాగా వైట్ ఉండేది యాభై ఐదు రూపాయలు పడుతుందమ్మా కొంచెం తక్కువగా వైట్ అన్నా పర్లేదు అంటే అది ముప్పై రూపాయలు పడుతుంది అమ్మా సింగల్ రూల్ అయితే ఏ ఏది కావాలి అమ్మా యాభై రూపాయలయి ఎన్ని ఇమ్మంటారు అమ్మా సెవెన్ సింగల్ రూల్ బాగా వైట్ ఇమ్మంటారా అండి లేదంటే బాగా కొంచెం తక్కువది ఇమ్మంటారా మామూలుది ఇది ఇదైతే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా సింగిల్ రూల్ సరే పెన్సిల్ మొత్తం బాక్స్ ఏమైనా ఇమ్మంటారా అండి ఉత్తి పెన్సిల్ ఒకటే సరిపోద్ది అండి తక్కువగానే ఉన్నాయా అండి చాలా రకాలు ఉన్నాయి బాక్సులు గట్టాను సరే అండి ఇంకా ఇంకేమైనా కావాలి అమ్మ మూడు పెన్సిల్ టెక్స్ట్ బుక్కులు మొత్తం ఏ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకూ అన్ని టెక్స్ట్ బుక్స్లు ఉంటాయమ్మ తక్కువలో కూడా ఉంటాయి ఇక్కడ లేదు అంటే క్రొత్తవి కాకపోయినా కావాలి అంటే సెకండ్ హ్యాండిల్ కావాలన్నా మీకు కొంచెం పాతవి కూడా ఉంటాయమ్మ అవి ఇంకా తక్కువకి వస్తాయి సరే అమ్మా తెలుగేమో డెబ్భై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా హి హిందీ టెక్స్ట్ బుక్ వచ్చి అరవై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏమో నూట అరవై ఐదు రూపాయలు మ్యాథ్స్ ఏమో రెండు వందలు అమ్మ సైన్సుని సోషల్ అయి ప్రజెంట్ ఇప్పుడు రాలేదు ఒక రెండు రోజుల్లో వస్తాయి అమ్మా అంటే అది మ్యాక్స్ టెన్త్ క్లాస్ కదమ్మ అవి కొంచెం ఎక్కువ ఉంటుందమ్మ అది అదీనూ ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేను అమ్మా మీకు తగ్గించే ఇస్తాము అమ్మ మొత్తం అన్నింటి మీద మీద మీకు తగ్గించే ఇస్తాము అమ్మ అదేనమ్మ వాళ్ళవి హోల్ సేలే మీకు తగ్గించే పడుతుంది అమ్మ అదేనమ్మా మళ్ళీ మీరు రావాలన్నా మేము తక్కువలో ఇక్కడ తణుకులో అన్నింటి కన్నా ఇక్కడే తక్కువ అమ్మ సరే అమ్మ